నేను ప్రొడక్ట్స్ ఆర్డర్ చేయడమంటే మీషో అమెజాన్ ఫ్లిప్కార్ట్ ఇవి యూస్ చేస్తాను ఇంక మీషోలో సెకండ్ ప్రొడక్ట్ అంటే అక్కడ డ్రెస్ ఆర్డర్ చేసినా కుర్తి సెట్ అది చాలా బాగుండే చూడ్డానికి ఇంకా ఏమంటే ఆ టైముకి దసరా వస్తుంది అనమాట దసరా రోజు మార్నింగ్ వేసుకోని గుడికి పోవచ్చు అనేసి ఆర్డర్ చేసాను చాలా అంటే చాలా బాగుంది చూడ్డానికి అందులో మీషోలో చూసినప్పుడు మొత్తం కొన్నవాళ్ళవి అన్నీ క్లాత్ అంతా చూసే కొన్నాను కానీ వన్స్ ఇంటికి వచ్చాక ఆర్డర్ పె డెలివరీ బాయ్ వచ్చి ఇచ్చికా అది ఏందంటే క్లాత్ బాగలేదు అంటే క్లాత్ మంచిగా మంచి క్లాత్ వస్తుందని ఎక్స్ప్పెక్ట్ చేసాను కాని నేను క్స్ప్పెక్ట్ చేసిన దానికంటే అంత మంచిగా రాలేదు అది ఎలా అంటే కుట్లు కూడ సర్రిగా ఎయ్యాలే క్లాత్ అంతా డామేజ్ డామేజ్ వచ్చింది ఇంక నేను అది వస్తే మంచిగా వేసుకోచ్చు అలా ఇలా అని ఊహించుకున్నాను ఇంకా వేసుకున్నా అంటే ఎలా అంటే ఎన్నో ఆశలు పెట్టుకుని ఉంటాం మనమసలు బట్టలు కొనాలి అంటే అదే ఆన్లైన్లో ట్రస్ట్ చేసి కొంటే అదేమో బాగ రాలేదు దానికి ఎంతో బాధ అనిపించింది ఆ కుర్తీ సెట్ చూడ్డానికి మీషోలో అయితే చాలా అంటే చాలా బాగుండే ఎలా అంటే మొత్తం టాపు కానీ పాంట్ కానీ చున్ని కానీ దానిపైన ఉండే డిజైన్ అంతా అంతా ఆ క్లాత్ మీద ఉన్న వర్క్ చేతి వర్క్తో చేసారు అనమాట అది చూసినిచూస్తేనే చాలా మంచిగా అంటే ఇంక తిసుకుపోవాలని అనిపించేసింది అంత అట్రాక్ట్ అయిపోయినాను అంత బాగుండే కానీ తీరా తీసుకుని సెలెక్ట్ చేసు సెలెక్ట్ అంటే తీరా తీసుకుని పేమెంట్ చేసి అంతా అయినాక ఇంటికి వెయిట్ చా వన్ వీక్ వెయిట్ చేసిన రాడానికి వన్ వీక్ పట్టింది డెలి ఇంటికి డెలివరీ కాడానికి వన్ వీక్ అయిన తర్వాతకి అది ఏమిటంటే అంతా ఆశలన్నీ ఇప్పుడంటే మొత్తం అడియాసలు అయిపోనాయి అనమాట అంతా అంటే చాలా మంచిగొస్తుంది మంచిగొస్తుంది చాలా నమ్మకం పెట్టుకున్నాను కానీ అంత బాగా రాలేదు అందుకని చాలా అంటే చాలా బాధ అనిపించింది ఇంక క్లాత్ మంచిగొస్తుంది అనుకున్నాను ఎంది డిజైన్ అంతా బాగొచ్చింది క్లాత్ ఒక్కటే బాగా రాలే ఇంక క్లాత్ బాగలేకపోతే అంత కంఫర్ట్ ఉండదు మనకి వేసుకోడానికి ఇంక క్లాత్ బాగలేదు డిజైన్ అదంతా మంచిగా వచ్చింది ఇంకా ఫస్టు ఆర్డర్ చేసినప్పుడు ప్రొడక్టు డ్రెస్సు మంచిగా వచ్చిందని ఉద్దేశంతోనే ఇది కూడ ఆర్డర్ చేసినా అనమాట బాగుంది కదా ఇంకేందంటే ఆ డిజైన్కి దా మనకి వచ్చిన ప్రొడక్ట్కి అంటే వాళ్ళు ఆర్డర్ చేసిన డ్రెస్సుకి నేను పే చేసిన నేను కట్టిన పైసలకు అసలు సంబంధమే లేదు అనమాట డ్రెస్సు చూస్తేనేమో ఇలా ఉంది పైసలేమో ఆ చాలా పెద్ద అమౌంట్ అనమాట అంటే ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ ఐదువందలు ఉండే డ్రెస్సుకి నేను వయ్యి రూపాయలు పెట్టిన్నాను అనమాట బాగుంది నచ్చింది ఎవరు వదులుకుంటారు ఎవ్వరూ వదులుకోరు కదా అల అని పెట్టినా ను కానీ తీరా డెలివరీ అయినాక ఎం బాగలేదు డిజైన్ డిజైన్ మంచిగా ఉంది అంత మంచిగా ఏమిలేదు మీషోలో ఫోటోలో చూసినంత అయితే ఎంలేదు ఫోటోలో చాలా బాగుండే అలియా భట్ వేసుకోని ఉండే అనమాట అంటే అందులో మీషోలో డ్రెస్ చాలా బాగుంది చాలా బాగుంది అని ఆర్డర్ చేస్తే ఇంటికి వచ్చే సరికి మొత్తం అది మొత్తం క్లాత్ డామేజ్ డామేజ్ వచ్చింది క్లాత్ బాగలేదు స్టిచెస్ చక్కగా వెయ్యలేదు డిజైన్ ఏమో కొంచెముంది కొంచెం కట్ కట్ అలా నేను ఏమో మీడియం సైజ్ పెడితే అక్కడేమో ఎల్ సైజ్ వచ్చింది ఒకే సైజ్ అంటే ఆల్టరేషన్ చేపిస్తే కవర్ అయిపోతుంది కానీ ఇంక మొత్తం క్లాత్ బాగలేకపోతే అసలు కంఫర్టే ఉండదు కొంత కొంతమందికి కొన్ని కొన్ని క్లాత్స్ పడవు అనమాట ర్యాషెస్ రావడం అలా ఉంటుంది ఇంక ఈ క్లాత్ బాగ రాలేదు వర్క్ బాగ రాలేదు ఎంతో ఆశతో దసరా మార్నింగ్ వేసుకుందాము అని అని ఆర్డర్ చేసుకుంటే అంతా ఇలానో వచ్చేసింది

ఇది నా సెకండ్ అంటే ఫస్ట్ ప్రొడక్ట్ చాలా బాగా వచ్చింది నిజంగా అంటే నిజంగా డ్రెస్ ఆర్డర్ చేసినా చాలా బాగుంది అందరూ బాగుంది బాగుంది అని చెప్పారు మీషోలో బట్టలు మంచిగా వస్తున్నాయి కదా అని ఇంకో డ్రెస్స్ కూడ ఆర్డర్ చేసినా సె సెకండ్ టైమ్ అనమాట మీషోలో ఆర్డర్ చేయడం అసలు ఈ ఎం బాగ రాలేదు ఇంక ఒక్కటి బాగ రాలేదని మొత్తం జడ్జ్ చేయడం తప్పు కానీ ఈ డ్రెస్ అయితే బాగ రాలేదు నాకు నచ్చలేదు క్లాత్ అంతా బాగలేదు అక్కడ ఇచ్చినంత అసలు అసలే బాలేదు అక్కడ ఇచ్చినది అయితే చాలా బాగుంది అనమాట ఫోటోలో ఇచ్చింది ఇక్కడ తీరా వేస్తే ఇక్కడ అంటే ఇంటికి డెలివరీ చేసినాక బాగలేదు అనమాట నచ్చలేదు చాలా మూడ్ ఆఫ్ అయిపోయినాను చాలా ఎలానో అనిపించింది అనమాట అంటే చాలా నమ్మకం పెట్టుకున్నాను కదా ఇలా ఉండాలి అలా ఉండాలని కాని అట్లా లేదు ఎలా ఉందంటే మొత్తం నెగెటివ్ అయిపోయింది పాజిటివ్ సంతోషంగా ఉండేదానికి మొత్తం నెగెటివ్ అయిపోయింది అనమాట ఎం చేద్దాంలే ఏది అయేది ఉంటే అది అవుతుంది ఇది నా సెకండ్ ప్రొడక్ట్ నెగటివ్ బాగలేదు బాగ రాలేదు